నేను ఋణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేస్తున్నాను దానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా నా ఎన్ఎస్ఎస్ స్టేట్మెంట్లు కూడా సమర్పించాల్సిన అవసరం వచ్చింది అందుకని నేను నా పిఈఆర్ఎన్ను ఉపయోగించి నా స్టేట్మెంట్లు ఎలా తీయాలో తెలుసుకుంటు వాటిని సమయానికి అందించడానికి అవసర అవసరమైన సూచనలను తీసుకుంటున్నాను